నా జీవితంలో వచ్చినటువంటి ప్రధాన సాంకేతిక మార్పులు ఏమిటంటే ప్రజల మై మధ్య ఉండేటువంటి ఐకమత్యం తగ్గిపోతుంది ఎందువలన అంటే ఆ ఐకమత్యం అనేది ఒకరి మధ్య ఒకరై దూరాన్ని పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందువలన అంటే ఆ దూరం పెరగటానికి కారణం వారి ఉండేటువంటి విధానాలు ఆచారాలను బట్టి వారి మధ్య దూరం అనేది పెరుగుతూ ఉంటుంది అలా ఈ మార్పులు అనేవి సంభవిస్తూ ఉన్నాయి మా కార్యాలయం మీద ఏ విధంగా చూపుతున్నాయి అంటే వారు అందరు కలిసి కట్టుగా వుంటే కలిసి కట్టుగా వచ్చి పని చేయడానికి ముందుకు సహకరించేటట్టువంటి విధానాలు ఇప్పుడు లేకుండా పోయినాయి అందువలన ఆరి మా జీవితంలో వచ్చిన మార్పులను వీరి మార్పులు కార్యాలయం మీద ఆ విధంగా ప్రభావితం చూపుతూ వున్నాయి అప్పుడు కాలక్రమేణా వారు చేసేటటువంటి పని కూడా అంతే విధానంలో చేయటం అనేది నిజంగా జరుగుతున్నటువంటి మార్పులుగా మేము చెప్పుకోవచ్చు